ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం గులాబ్జామ్ తయారీ మొదటిగా ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక గ్లాస్ రవ్వ తీసుకొని వేయించుకో నెయ్యి పోసి వేయించుకుంటూ త సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టి వేగిస్తూ ఉండాలి వేగిన తర్వాత కాస్త బ్రౌన్ కలర్లో వచ్చాక పాలు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత సిమ్లో పెట్టుకుని కాస్త వేగినాంకా తీసి పక్కన పెట్టి ఆరబెట్టేసాక ఇంకొక సగం పాలు తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలు తీసుకుని అందులో కలుపుతూ ఒక ముద్దలాగా తీసుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉండ్రలుగా చేయి అది కాసేపు కాస్త పక్కన పెట్టి చక్కర పాకం తయారు చేసుకొవాలి ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ చక్కర వేసుకుని పాకం పట్టుకోవాలి పాకంలో కొద్దిగా అలాగా పట్టుకుని పట్టుకున్న తర్వాత అది సిమ్లో పెట్టి కాగుతూ ఉన్నాక రౌండ్ రౌండ్ ఉండలు చేసుకోవాలి ఆ రవ్వతో కలిపిన ముద్ద చిన్న చిన్న ఉండలుగా చేసి తయారు పెట్టుకుని తర్వాత ఇంకొక పక్క గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో నూనె పోసి కాగిన తర్వాత ఆ ఉండ్రలు తీసి లో ఫ్లేమ్లో పెట్టి వేసి వేగిన తర్వాత ఒక్క నిమిషం పాటు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పాటికి చక్కర పాకం బాగా మరిగిపోయింటుంది తర్వాత అందులోకి ఆ రౌండ్ రౌండ్ గులాబ్జామ్ బాల్స్ని వేసేయాలి తర్వాత మిగిలినవి కూడా అలానే ఉంచుకొని చేసుకొని వేయించుకుని పెట్టుకొవాలి ఆ చక్కర పాకంలో వేసిన తర్వాత వేసిన తర్వాత తీసి కాస్త ఒక్క ఐదు నుండి ఆరు గంటల మధ్యలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట సేపు ఆరిన తర్వాత బయట పెట్టుకుని తర్వాత వేసుకుని తింటే బాగుంటుంది చాలా బావుంటాది